హలో సార్ శ్రీరామ్ ట్రావెల్ ఏజెన్సీస్ అండి

సార్ నేను ఇలాగ ఆస్ట్రేలియా నుంచి ఇలా కాకినాడ వస్తున్నాను అంటే కాకినాడ అంటే కాకినాడ కాదు అంటే ఆస్ట్రేలియా నుంచి ఇలా ఆంధ్ర వస్తున్నాను అన్నమాట అంటే నేను రేపు హైద్రాబాద్లో దిగుతాను హైదరాబాద్ నుంచి నేను రాజమండ్రి వస్తాను సో నాకు రాజమండ్రి నుంచి నాకు ఆ ఆ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాముఖ్యమైన స్థలాలు అవి గుళ్ళు కూడా తీసుకు వెళ్లాలండి సార్ మాములుగా ఎంత అవుతుంది అండి ఎంతో కాస్త చెప్తే సార్ మేము ఒక పదిరోజులు ఉంటాం అండి పది రోజులలో సరిపడేలాగ మాకు షెడ్యూల్ మాకు షెడ్యూల్ మాకు చెప్తే మీరు ఎక్కడెక్కడికి తీసుకు వెళతారో ఏంటి మాకు అన్ని చెప్తే దాన్ని బట్టి మేము మీ సర్వీస్ని ఉపయోగించుకోవాలో లేదా మేము అడిగి కాల్ చేసి కనుకుంటాం అండి ఈ మధ్య మీరు ఏ ఊరు తీసుకు వెళ్తారు అండి చెప్తారా కొంచెం లిస్టు

ఓకే అండి అలాగే అలాగే నాకు గుళ్ళతో పాటు అంటే అవి అక్కడ తిరగడానికి అంటే ప్రశాంతగా ఉండేటట్టు ప్రదేశాలు కూడా కావాలండి అంటే ఎక్కడైనా సముద్రాల దగ్గరగా ఉండడానికి అవి కొంచెం అవి

ఓకే అండి అదే మీరు ఎక్కడెక్కడ తీసుకు వెళ్తున్నారు మాకు నాకు షె ఏ రోజు ఎక్కడెక్కడ తీసుకు వెళ్తున్నారు నాకు షెడ్యూల్ నాకు ఒకసారి పంపితే

నేను రేపు సాయంత్రం ఆరుగంటలకు నేను రాజమండ్రిలో దిగుతాను అండి నేను అక్కడ నుంచి నన్ను పికప్ చేసుకొని మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చూపించాలి అండి సరే అండి అందుకు సరే అండి ఆ రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గరకి వచ్చి నాకు ఫోన్ నేను ఫోన్ చేస్తాను అండి మీరు అప్పుడు కరెక్ట్ మీరు నాకు ఆరున్నరకు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఉంటాను అండి నాకు మీరు ఆరుంపావుకి అలా ఎయిర్పోర్ట్కి వస్తే సరిపోతుంది అండి రేపు ఆరుంపావుకి మీరు అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరకు వస్తే నేను ఆరున్నరకు నేను బయటకు వస్తాను అండి అంటే నేను ఆరుగంటలకు రాజమండ్రి వస్తాను నాకు బయటకి రావడానికి మొత్తం రావడానికి అరగంట పడుతుంది కాబట్టి మీరు ఆరుంపావుకి వస్తే సరిపోతుంది అండి నేను ఇప్పుడు నా ఫోన్ నెంబర్ అన్ని మీకు పెడతాను అండి నాకు మీరు ఎక్కడ ఎక్కడికి తీసుకు వెళ్తున్నారు ఏంటి మొత్తం అన్నీషెడ్యూల్ చేసి పంపండి మళ్ళీ మొత్తం ఈ పదిరోజులు నాకు సరిపడేలాగ ట్రావెలింగ్ ఎంత నాకు ఎంత ఎక్కడెక్కడికి తీసుకు వెళ్తారు ఇంకా ఎంత అవుతుంది ఏంటో నాకు చెప్తే ఓకే అండి దాన్ని బట్టి డబ్బులు అరేంజ్ చేసుకుంటాం అండి